ఆ నమస్కారమండి రండి కూర్చోండి ఎవరండీ ఏం కావాలి చెప్పండి ఏమండీ ఏమైనా లేట్ అడ్మిషన్లా మీవి

ఏం లేదండి అంటే స్కూల్ స్టార్ట్ అయిపోయి దాదాపు నెల అవుతోందండి ఆ ఇప్పుడు అడ్మిషన్ ఇస్తానండి కా కాస్త పిల్లలు భవిష్యత్తు కూడా ఉండాలిగా చెప్పానండి నేను ఒకసారి వాళ్ళతో చెప్తాను ఆ ఇక్కడ బాగుంటుందండి మీరు చూసినట్లయితే ఈ మధ్యన మా పిల్లలు కొంచెం న్యూస్లో కూడా వస్తారు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని వచ్చింది కదా చూసే ఉంటారు అదే బెండపూడి గురించి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది ఉంటుంది అలాగే మీరు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకున్నారు కదండీ అదికూడా ఆ పొద్దున్న ఎనిమిదిన్నర పంపాలండి ఆ ఇక్కడ ప్రేయర్ గట్రా స్టార్ట్ అయి తొమ్మిదింటికి స్టార్ట్ అవుతుంది ఆ తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగింటి వరకు అండి స్కూల్ అనేది

భోజనం మధ్యాహ్నం పన్నెండింటికి అండి పన్నెండు టు ఒంటిగంట పిల్లలకి భోజనం కూడా ఇక్కడే ఇస్తాం మీరు ఆ క్యారేజ్ పంపించినా మీ మీద ఆధారపడుతుంది ఇక్కడైతే పిల్లలకి భోజనం ఉచిత భోజనం ఉంటుంది ఇక్కడ కూడా క్వాలిటీనే ఉంటుంది కాకపోతే కొంతమంది అలవాటు పడక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు మీరు ఎలా తెచ్చుకున్నా పర్లేదు

ఆ పిల్లలమే చదువు చదువు పరంగా అయితే మాత్రం మీకు ఆ చదువు పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే శ్రద్ధ తీసుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడా శ్రద్ధ తీసుకుంటారండి ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడ ఉండదు మీకు సరేనండి నేను ఫోన్ చేసి ఆ ఆళ్ళ చెప్పాను ఆ అడ్మిషన్స్ బ్లాక్లో వెళ్ళండి వెళ్ళండి మీ జాయినింగ్ తీసుకుంటారు